డ్రెస్సెస్ కావాలి అండి ప్లాజో ఒకసారి చూపించండి ప్లాజో ప్లాజో కాటన్ కాటన్ టైపు డైలీ డైలీ వేర్కి యూజ్ అయ్యేలాగా ఆ టైప్వి చూపించండి ఓకే ఇంకా వేరే మోడల్స్ చూపించండి అవి అయిన పర్లేదు చూపించండి కాస్ట్ ఎంత పడుతుంది అండి కాస్ట్ చెప్పండి ఇంక తగ్గదా అండి కాస్ట్ ఫిక్స్డ్ రేటా చూడండి తగ్గించేలా మాట్లాడండి వేరే లో కాస్ట్లో చూపించండి తక్కువ రేట్లోవి కొంచెం వేరే మోడల్స్ ఏమన్న ఉంటే ఇంకా ఇందులో కలర్స్ ఏమైన ఉంటే చూపించండి వేరే కలర్ ఏమన్న నేవిబ్లూ చూపించండి ఓకే ఇది ఇది ఫిక్స్ చేయండి ప్యాక్ చేయండి ఓకే అండి